మీరు ఇచ్చిన సందేశం ఒక హెచ్చరికగా కానీ సూచనగా కానీ కనిపిస్తుంది ముఖ్యంగా పాన్ కార్డ్ దరఖాస్తులో ఆధార్ కార్డ్ వివరాలు తప్పుగా ఉన్నాయని తెలియజేస్తుంది దీని ప్రకారం ఆధార్ వివరాలు సరిగా ఇవ్వకపోవడం వల్ల పాన్ కార్డ్ అప్లికేషన్ అంగీకరించబడలేదు అని లేదా సమస్య ఎదురు వచ్చినట్లు ఉంది ఇది ఒక అసలు ప్రభుత్వం సంస్థ నుండి వచ్చిన మెసేజ్ అయితే మీరు తీసుకోవాల్సిన చర్యలు ఇవి ఆధార్ డేటాను సరిచూడండి మీ ఆధార్ కార్డులోని వ్యక్తిగత సమాచారం పేరు పుట్టిన తేదీ లింగం మొదలైనవి తప్పుగా ఉన్నాయా లేదా అనే విషయం పరిశీలించండి ఆధార్ వివరాలను నవీకరించండి ఆధార్ వివరాలు తప్పు అయితే మీరు యూ ఐ డీ ఏ ఐ అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రంలో డేటా నవీకరించిన నవీకరణ చెయ్యవచ్చు ఆధార్ మరియు పాన్ కార్డ్లో పేర్లు జన్మ తేదీ మొదలైనవి సరి పోయేలా చూసుకోండి ఇవి సరిపోకపోతే పాన్ కార్డ్ దరఖాస్తు తిరస్కరించబడుతుంది పాన్ దరఖాస్తు తిరిగి సమర్పించండి ఆధార్ వివరాలు సరిచేసి తర్వాత మీరు ఎన్ ఎస్ డీ ఎల్ లేదా యూ టీ ఐ ఐ టీ ఎస్ ఎల్ వెబ్సైట్ల ద్వారా పాన్ దరఖాస్తు మళ్ళీ సమర్పించవచ్చు